నాకు ప్రధానంగా నేచర్ ఫోటోగ్రఫీ ఫార్మేట్ స్ట్రీట్ ఫోటోగ్రఫీ మరియు క్యాండిడ్ మూమెంట్స్ తీయడం చాలా ఇష్టం ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉంటుంది ఆ కథను ప్రేమ్లో బంధించాలి నేను దానిని ప్రయత్నిస్తున్నాను ఫస్ట్ది మనం ఏం అనుకుంటున్నాం నేచర్ ఫోటోగ్రఫీ దానిలో నేచర్ ఫోటోగ్రఫీ అంటే పక్షులు పర్వతాలు నదులు చాలా ఉంటాయి దానిలో సూర్యాస్తమయంలో తీయడం ద్వారా చాలా ఫోటోలు మంచిగా వస్తాయి సహజమైన రంగులు కాంతి మార్పులు మరియు ప్రశాంతతలను ఆకర్షిస్తాయి నేను ఒకసారి ఒక వర్షపు రోజున ఒక చిన్న జలధారలను ఫోటో తీశాను ఆ నాటి విందులు నా ఆకుపచ్చ గడ్డి మీద పడిన తీరు అద్భుతంగా అనిపించింది అది నాకు ప్రశాంతతను అందించే ఫోటోగా మారింది తర్వాత పోర్ట్రేట్ ఫోటోగ్రఫీ ముఖ భావాలను భావోద్వేగాలను బంధించడానికి నాకు చాలా బాగా ప్రయత్నించాను ఒకసారి నా చిన్నప్పటి స్నేహితుడిని సూర్యాస్తమయంలో వెలుతురులో క్యాప్చర్ చేశాను ఆ వెన్నెల సూర్యాస్తమయంలో కాంబినేషన్ అతని ముఖానికి ఒక వెరైటీ లుక్ ఇచ్చింది తర్వాత స్ట్రీట్ ఫోటోగ్రఫీ జనశీలన జీవనశైలి వారి సహజమైన హావాభావాలను ఫోటోలలో బంధించడం నాకు బాగావచ్చు నచ్చుతుంది ఒకసారి నేను మా తాతయ్య చాయి తాగుతూ ఏదో లోలోపల ఆలోచనలో మునిగిపోయినట్లుగా ఉన్న ఒక ఫోటోని తీశాను ఆ ఫోటోలో నిశ్శబ్దంగా భావోద్వేగం కనిపించింది తర్వాత క్యాండిడ్ మూమెంట్స్ అనుకోకుండా వచ్చిన సహజమైన నవ్వులు పిల్లల ఆటలు కుటుంబానికి మిత్రులకు మధ్య జరిగే ప్రేమాస్థానాలు ప్రేమాశక్తులు కెమెరాలో బంధించడం చాలా ఇష్టం ఒకసారి నా మిత్రుడు మధ్య జరిగిన సరదా సంభాషణ తీసిన ఒక ఫోటో చాలా విలువైనదిగా జ్ఞాపకంగా మారింది నాకు ఇష్టమైన ఫోటోలు మరియు వాటి వెనుక ఉన్న కథలు సముద్రతీరంలో తీసిన ఒక ల్యాండ్స్కేప్ ఫోటో ఒకసారి నేను సాయంత్రం సముద్రతీరంలో వెళ్ళినప్పుడు ఆ సమయంలో మేఘలు అందంగా ఏర్పడి సూర్యాస్తమయం నారింజ రంగులో ప్రకాశించింది కెమెరా తీసుకొని తక్షణమే క్లిక్ చేశాను ఆ ఫోటో చూసిన ప్రతిసారి నా ప్రయాణ అనుభవం గుర్తొస్తుంది అమ్మ చేతిలో చేసిన భోజనం ఫోటో ఒకరోజు అమ్మ నన్ను ఆశ్చర్యపరచడానికి నా ఫేవరెట్ వంటకం తయారు చేసింది ఆ వంటకం అందంగా ప్లేట్లో చూసి వెంటనే ఫోటో తీసి ఫోటో తీసేశాను అది నాకు ఎప్పటికి జ్ఞాపకంగా ఉంటుంది బిడ్డ చేతిలో ప్రేమగా చూసే తల్లి ఫోటో

నిస్వార్థమైన ప్రేమను చూపించే ఫోటోగా మారింది ఆ ప్రేమని మనం దేనితోనూ కొలవలేము అలా నేను దాన్ని ఫోటోలు తీశాను